మేము ఏంటంటే మొన్న రీసెంట్గా తిరుపతెళ్లాము అక్కడ మేము ముందు రోజు ఎక్సైట్ అయిపోయి అక్కడ ఎలా ఉంటుందో ఎంతో అని చెప్పి ఫుల్లు ఎక్సైట్ అయిపోయి ఎక్సైట్మెంట్తో ఉన్నాము తీరా అక్కడైతే మేం వెళ్లేసరికి ఫైవ్ థర్టీ అయింది మేం మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము మొత్తం ట్వంటీ మెంబర్స్ వెళ్ళాము ట్వంటీ మెంబర్స్ వరకు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూ ఇద్దరు కలిపి సో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు మేము విజయవాడ నుంచెళ్లాము మేం వెళ్లేసరికి ఫైవ్ థర్టీ అయింది అక్కడ మేము వెయిట్ చేసి మేమేంటంటే నేను మా పిన్ని మా పిన్ని వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అలాగే మా చిన్నానమ్మ మా తాత గారు మా నాన్న మేమేం చేశామంటే వ్యాన్లో ఎళ్ళిపోయాం మిగితా వాళ్ళు మమ్మీ తమ్ముడు వీళ్లందరూ ఏంటంటే స్టెప్స్ ఎక్కొచ్చారు అలా వాళ్లకేంటంటే లేట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లేమో లేట్గా వచ్చారు వాళ్లొచ్చేసరికి నైన ఓ క్లాక్ అయింది సో వీళ్లు బయలుదేరి ఎక్కేసి పైకొచ్చేసరికి టువెల్వ్ అయిపోయింది సో ఇంకా మేం పైకెళ్లాక మేము మేం ముందే పైకెళ్లిపోయి రూము రూమ్ చూసుకొని రూమ్లో రెస్ట్ తీసుకున్నాము నైట్ నిద్దర లేక సరిగ్గా సరే అని రెస్ట్ తీసుకున్నాము వాళ్ళొచ్చారు ఇంకా కొన్సేపు వాళ్ళు కూడా కొన్సేపు పడుకొని ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయింది దర్శనంలోకి వెళ్ళాము దర్శనం లైన్లోకి మాకు ముందు రోజు కింద టోకెన్స్ తీసుకుందామంటే టోకెన్స్ అందలేదు సో మేం ఆ రోజు దర్శనంకి వెళ్ళిన రోజు టోకెన్ తీసుకొని అదీ నెక్స్ట్ డే దర్శనమంటే నెక్స్ట్ డే టువెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాం లేచి మార్నింగ్ లేచి టువెల్వ్ ఓ క్లాక్కి దర్శనం లైన్లోకి వెళ్ళిపోతే ఫోర్ ఓ క్లాక్కి వచ్చేసాం బాగయింది దర్శనం అలాగే ఇంకా ఆ రోజంతా ఉండి అక్కడ కాంప్లెక్స్లో షాపింగ్ చేసుకొని ఇంకా కిందకి దిగిపోయి కిందంతా చూసుకున్నాము కిందా ఏంటంటే కాళహస్తి శ్రీనివాస్ మంగపట్నం అలివేలు మంగపట్నం అలాగే కాణిపాకం అక్కడ కిందకు కొండ దిగే దారిలో ఆంజనేయస్వామి గుడుంది అది మొత్తం చూసుకొని ఇంక నైటు టెన్ థర్టీ అయింది ఇంకా మేము ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కేసి పడుకొని మళ్ళి మార్నింగ్ మేం లేచి మార్నింగ్ మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది సో మేము అలాగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ ట్రిప్ నేను ఎప్పటికి మర్చిపోలేని ట్రిప్ అంటే అదే మా ఫ్యామిలీ మా చెల్లి వాళ్లందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు వాళ్లతో ఉండడం వాళ్లతో ఎంజాయ్ చేయడం నాకు చాలా నచ్చింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను